చప్పల వీర వెంకట సత్యనారాయణ చప్పిడి వీర వెంకట లక్ష్మీ సత్యనారాయణ సమీర్ కుమార్ నందమూరి తారక రామారావు జేస్వరపు రామ జోగయ్య శాస్త్రి ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్